హలో గుడ్ ఈవినింగ్ సార్ సార్ నేను మోత విక్రం సార్ ఎంపీసీ సెకండ్ ఇయర్ సార్ రీసెంట్గా మొన్న మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ వచ్చింది సార్ హైదరాబాద్కు సార్ నాకు అంటే అందరం అక్కడికి షిఫ్ట్ అవుదాం అని అనుకుంటున్నాం సార్ అయితే క్లాస్ టీచర్ని ఇంతకముందు కాల్ చేసి చెప్పిన మేడం సో అండ్ సో ఇది ఇట్లా అని చెప్తే నాదేం లేదమ్మ మరొకసారి మీరు ప్రిన్సిపల్ గారిని కన్సల్ట్ అవ్వండి అని చెప్పిర్రు సార్ అయితే ఫెస్టివల్ టైమ్ అంటే సార్ ఇప్పుడు నావి నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ మెమోస్ అండ్ నా టీసీ అంటే టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ నాకు కావాలి సార్ నేను హైదరాబాద్లో వేరే కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్ ఎందుకంటే మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీ లేదు కదా సార్ ఇప్పుడు మనకి అట్లా ఇక డాడీ కానీ అంటే ఉన్నది కానీ సార్ ఇప్పుడు డాడీ ఏమంటున్నాడు అంటే ఈ మా హౌ హౌస్ పక్కన్న కాలేజ్ ఉంది సార్ ఇక ఇంట్లో ఉండి చదువుకుంటాడు అని ఇప్పుడు మనది ఎక్కడ సార్ మనది కొంచెం దూరం కదా సార్ నేను రోజు ట్రాన్స్పోర్ట్ అది ఇది అని కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ అందుకని డాడీ అంటున్నాడు సార్ కాబట్టి నేను రేపు కావాలంటే అంటే కాలేజీలో

కన్విన్స్ చేస్తాం కదా సార్ కరక్ట్ కానీ సార్ డాడీ మాట కాదనలేము కదా సార్ ఇప్పుడు అంటే ఎట్లా అంటే ఏదైన చేసేది ఆయన కదా సార్ ఆయన చెప్పినట్టు వినాలి అంటే అట్లనేమీ లేదు సార్ ఎడ్యుకేషన్ పర్పస్లో చెప్పచ్చు కానీ ఇప్పుడు ఆయన అనేది కూడా పాయింట్ కదా సార్ ట్రావెలింగ్ హైదరాబాదులో ట్రాఫిక్ అది ఇది లేట్ అట్లా ఇట్లా అని అంటున్నాడు మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే దగ్గర ఉంట అని ఆయన దగ్గర ఉంట చదువుకుంటాను బాగా చదువుకుంటాను అని ఆయన చెప్తున్నాడు సరే డాడీ అని చెప్పిన నేను రేపు కాలేజీకి వచ్చి మాట్లాడదాం అనుకున్నాను కానీ సార్ ఫెస్టివల్ కదా ఎయిటీన్త్ దాకా కాలేజీ లేదు అట్లా అని మళ్ళీ ట్వంటి ట్వంటీలోపు డాడీ అక్కడ రిపోర్ట్ చేయాలి నేను నైన్టీన్త్ రోజు వస్తే మీరు మాట్లాడితే ఇస్తే నేను వెళ్ళిపోయి అక్కడ రిపోర్ట్ చేసుకుందామని అనుకుంటున్నాను ఏమి లేవు సార్ అంటే పేమెంట్ అయితే మొత్తం చేసిన ఏమి డ్యూ లేదు సార్ ఆల్మోస్ట్ మొత్తం పే చేసిన అంటే మీరు ఇట్లా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కట్టమంటారు కదా సార్ ఇప్పుడు మన కాలేజ్ ఫీజ్ మొత్తాన్ని ఒకేసారి బల్క్ అమౌంట్లాగా కాకుండా అప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని కట్టమంటారు కదా సార్ ఇన్స్టాల్మెంట్లో త్రీ ఇన్స్టాల్మెంట్కి టూ ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ చేసిన సార్ నాకు ఆ రిమే అంటే ఒక్కటి ఉంది కానీ సార్ ఇప్పుడు నేను ఉండట్లేదు కాబట్టి ఆ ఒక్కటి కట్టలేను ఓకే సార్ ఓకే సార్ నేను నైన్టీన్త్ రోజు వస్తాను సార్ కానీ ఆరోజు ఏదోకటి మీరే చెప్పాలి సార్ మరి ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్